రెండు లక్షల పదిహేడు వేల మూడొందల పద్నాలుగు ఐదు లక్షలా ఇరవై రెండు వేల రెండొందల తొంభై మూడు ఏడు లక్షల పద్నాలుగు వం పద్నాలుగు వేల నూట డెబ్భై ఆరు ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై మూడు